భారతీయ సంరక్షణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ముందు కంటే చాలా మెరుగుపడింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఒకప్పుడు అన్ని ఫెసిలిటీస్ లేకుండే హాస్పిటల్స్లో ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కానీ ఇప్పుడు చాలా వరకు అన్నీ ఫెసిలిటీస్ వేరే దేశం వెళ్ళకుండా ఇక్కడ కూడా వస్తున్నాయి అండ్ ప్రధాన సవాళ్ళు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ రేట్స్ ఎక్కువ పెట్టడం ఒకటి అది ప్రధాన సవాలు అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ ఫండ్స్ ఇవ్వకపోవడం ఎక్కువ మెడిసిన్ సప్లై ఇవ్వకపోవడం మెడిసిన్ సప్లై ఎక్కువగా ఇస్తే అందరు గవర్నమెంట్కి వస్తారు లేకుంటే గవర్నమెంట్ పైన ఎక్కువ వేటు పడుద్ది దాన్ని ఏంది కనీసం పేరియలేని వాళ్ళు మాత్రమే రావాలి అన్న విధంగా కానీ హైజిన్ అని అలాంటివి ఉండటం అది నాకు నేను చూసినంతవరకు ప్రధాన సమస్యలాగా అనిపించింది ఎక్కువ మెడిసిన్ అవైలబిలిటీ అండ్ ఎక్కువ ఫెసిలిటీస్ మనకు గవర్నమెంట్ హాస్పటల్లో ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్కే జనాలు రావడానికి ఇష్టపడతారు కాని ఇలాంటివి చాలా వరకు జరగట్లేదు హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే చాలా వరకు డబ్బులు అనవసరమైన టెస్టుల పైన వానికి ఏది ఉన్న లేకున్నాకానీ వానికి వానిపైన ఒక పది టెస్టులు రాసేసి వాడిని ఖచ్చితంగా ఎక్కువ బిల్ పే చేసేలాగా చేస్తున్నారు ఇది మాత్రం ఇవి రెండు నాకు ప్రధాన సమస్యలు అనిపించింది అండ్ ఈ కోవిడ్ పుణ్యమా అని ఇండియన్స్కి కొంచెం ఎక్కువ ఇమ్మ్యూనిటి రావడం కూడా ఉంది కాబట్టి ఎక్కువ డిసీజెస్ ఎటాక్ చేయట్లేదు అని నా ఫీలింగ్